బాబు మాకు లేటెస్ట్ మొబైల్ కావాలండి టూ థౌసండ్ ట్రెండింగ్లో ఏ మొబైల్ ఉంది ఎంత ఎంతెంత రేట్లో ఉన్నాయి ఒక ముప్పై వేలలో

నాకు కెమెరా క్లారిటీ ఉండాలండి కెమెరా బాగా క్లారిటీగా ఉండాలి ఫీచర్స్ అన్నీ బాగా ఇప్పుడు లైటింగ్ అది బ్రైట్నెస్ అది అన్న ఈక్వల్ మంచిగా వచ్చేటట్టు లేటెస్ట్ టెక్నాలజీలో ఏది ఉంటే అది చెప్పండి

బ్యాటరీ బాగా లాంగ్ లైఫ్ ఉంటుందా అండి అండి ఛార్జింగ్ ఎంతసేపు ఉంటది ఛార్జింగు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి నాకు ఫోన్ బాగా వేడకడం అట్లాటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఓకే అండి ఇంకా ఇంకా ఇది ఒక్కటేనా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంది ఇది ఒక్కటైనా ఇంకా ఎమన్నా ఉన్నాయా

కన్ను ప్రొడక్షన్ ఇప్పుడు బయటికి వెళితే లైటింగ్లో కనపడదు కదా స్క్రీన్

అదేలేండి సరే ఏమైన్నా డిస్కౌంట్ ఇస్తారా

అది ఒక్కటేనా మోడల్ ఇంకా ఏమన్నా ఉన్నాయా సరే అయితే నేను ఈవినింగ్ వస్తాను అండి షాప్కి